చిన్నా ట్రావెల్స్ ఏనా అండి నమస్కారం నా పేరు శ్రీదేవి నేను నా కుటుంబ సభ్యులతో ఒక రోడ్ ట్రిప్పుకు వెళ్ళాలనుకుంటున్నాను నాకు ఒక మంచి కారు ఒక ఎనిమిది నుండి పన్నెండు మంది సరిపోయే వాహనం కావాలి నేనే ఆ వాహనంను నడుపుతాను నాకు వేరే డ్రైవర్ ఎవరు వద్దు మేము ఇక్కడ నుండి వైజాగ్ వరకు తరువాత అక్కడ నుండి అలా అరకు వరకు వెళ్ళాలనుకుంటున్నాము ఒక మూడు నుంచి నాలుగు రోజులు ట్రిప్ గా అనుకుంటున్నాము ఎంత అవుతుంది మీరు కిలోమీటర్ కి ఎంత తీసుకుంటారో మాకు చెప్పండి మొత్తం నాలుగు రోజులకు చూసి చెప్పండి